నేను ఇటీవల పుస్తకాన్ని చదివాను ఆ పుస్తకం యొక్క పేరు ది సీక్రెట్ కానీ నన్ను ఇటువంటి ఏడిపించిన పుస్తకాన్ని నేను చదవలేదు కానీ ది సీక్రెట్ అనే ఓ పుస్తకము నన్నెంతో ప్రభావితం చేసింది ఇందులో ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనే దాన్ని బట్టి ముందుకు సాగుతుంది ఈ పుస్తకం చదివిన తరువాత నా ఆలోచనలు ఎన్నో మార్పులు వచ్చాయి అది నా జీవితానికి ఎంతో దోహదపడ్డాయి నా జీవితంలో ముందుకు సాగడానికి నా యొక్క విజయాన్ని సాధించడానికి ఇది ఎంతో తోడ్పడింది